ఏది చెప్పేదండి బస్సు ఎక్కడివరకు వెళుతుంది అండి ఏ వస్తానండి టి నలభయ్యా

అవుతుంది

ఇవ్వండి పాత బస్టాండ్కి ఇవ్వండి ఇంక అక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుంది అండి విజయవాడ వెళ్తుందా అండి తర్వాత తర్వాత విజయవాడ వెళ్ళాలి అనుకోండి కాకపోతే ఏలూర్లో దిగిపోతాం కొద్ది పనుంది చూస్కొని వస్తానండి మళ్ళా ఎన్ని గంట్లకు బయల్దేరుతుంది అండి ఇక్కడ నుంచి ఏలూర్ నుంచి ఓకే అండి ఇంకేంటండి